హలో అవునండి మాకు అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ మ్యా మా ఫ్రెండ్ది ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ అయ్యింది వాళ్ళది మీరే ప్రీ వెడ్డింగ్ చేసారంట మ్యారేజ్కి ముందు మ్యారేజే మీరే కా చేసారంట సో బాగా వచ్చాయి నేను కూడా చూసాను చాలా బాగా వచ్చాయి మీకు అది మాకు కూడా కొంచెం కావాలండి మా బ్రదర్కి మ్యారేజ్ ఉంది అందుకు అవుతుందా మ్యాడమ్ మాకు ఒక త్రీ మంత్స్కి కావాలి మ్యాడమ్ ఏ మ్యాడమ్ అవును మ్యాడమ్ థర్డ్ మంత్లో ప్రీ వెడ్డింగ్ షూట్ మ్యాడమ్ మాకు థర్డ్ మంత్ లెవెంత్న మ్యాడమ్ ఓకే చెప్పండి మ్యాడమ్ మొత్తం టోటల్గా వెడ్డింగ్ కావాలి మ్యాడమ్ ఓకే ఓకే ఓకే అవును మ్యాడమ్ ప్రీ వెడ్డింగ్కి అయితే కావాలి కదా మ్యాడమ్ అవన్నీ ఇంకా మేము తెచ్చుకో అక్కర్లేదా అండి ఓకే మ్యాడమ్ కాస్ట్ ఎలాగా ఉన్నా పర్లేదు నాకు మాత్రం ఎందుకంటే మ్యారేజ్ అంటే లైఫ్ అంతా ఉండవు కదా మ్యాడమ్ మళ్ళీ మళ్ళీ చేసేది కాదు కదా నాకు మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా ఉండాలి మ్యాడమ్ ఓకేనా ఎంత అవుతుంది మ్యాడమ్ అవునా ఓకే కానీ అడ్వాన్స్ మాత్రం నేను ఎంత ఇవ్వమంటారు మీకు ఓకే మ్యాడమ్ ఓకే ఓకే మ్యాడమ్ మీ ఆఫర్ నచ్చింది నాకు ఓకే ఎందుకంటే స్టార్టింగ్లో కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ అంటారు కానీ మీరు ట్వంటీ పర్సెంట్ అన్నా అన్నారు కాబట్టి ఓకే నాకు కానీ మాకు నాకు మాత్రం క్లారిటీగా క్లియర్గా కావాలి మ్యాడమ్ ఓకేనా నాకు థర్డ్ మంత్ నైన్టీన్త్న కావాలి మ్యాడమ్ ఓకే ఓకే మ్యాడమ్ నాకు ఎలా అయినా సరే నాకు ఈ ఆఫర్స్ ఉన్నా లేపోయిన నాకు మాత్రం క్లియర్గా ఉండాలి బాగున్నాయి ఆఫర్స్ కూడా నాకు మీవి నచ్చితే నా ఫ్రెండ్ నాకు ఎలా చెప్పింది నాకు నచ్చింది కాబట్టి మీకు కాల్ చేసాను అలాగే నేను కూడా వేరే వాళ్ళకి చెప్తాను మ్యాడమ్ ఓకేనా ఓకే అండి ఓకే ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ వచ్చి అప్పడే మేము వచ్చి చూసి మేము మీకు అడాన్స్ కూడా ఇస్తాం అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ